నమస్తే అండి అది స్నేహ ట్రావెల్సేనా అండి అవునండి మాకు ఒక ట్యాక్సీ కావాలండి మేము రావుల పాలెం నుండి ఫోన్ చేస్తున్నాం ఎందుకంటే మా తల్లితండ్రులు వేరే ఊరు తీర్ధయాత్రలకు వెళ్లారండి వారిప్పుడు పెద్ద తిరుపతిలో ఉన్నారు వారిని తీసుకురావడానికి మాకు ట్యాక్సీ కావాలి అందులోనూ మా నాన్నగారికి కొంచెం అనారోగ్యంగా ఉన్నారు దానివల్ల వారు రైలుకు రాకుండా సొంతంగా ట్యాక్సీ బుక్ చేసుకొని రావాలనుకుంటున్నారు వారికి ట్యాక్సీకి సంబంధించిన విషయాలు ఏమీ తెలియక నాకు కాల్ చేశారు దానికి సంబంధించి మీకు నేను కాల్ చేసి ఒక ట్యాక్సీ బుక్ చేయాలి అనుకుంటున్నానండి వారిని వారిని జాగ్రత్తగా మా ఇంటి వద్దకు చేర్చాలని అనుకుంటున్నాను అయితే ట్యాక్సీ సర్వీసు ఎంతండి ఐదు వేలు పడుతుందండి సరే నండి ఇంకేమీ తగ్గింపేమి ఉండదండి లేదండి కొంచెం తగ్గిస్తే ఇద్దరేనండి ఎక్కువ మందేమీ కాదు మా అమ్మ నాన్నగారు మాత్రమే కొంచెం చిన్నపాటి లగేజి ఉంటుంది ఒక రెండు బట్టలు బ్యాగులు గట్టా ఉంటాయి మీరు అలాగా పెద్ద తిరుపతి నుండి ఇలాగా ఇంటి హైదరాబాదు వచ్చేస్తే తీసుకొచ్చేస్తే సరిపోతుందండి వారు మా తల్లితండ్రులండి వారిని మీరు కనుక్కోవాలంటే మీరు వారికీ సంబంధించిన ఫోన్ నెంబర్ ఇస్తాను అక్కడికి వెళ్ళగానే వాళ్ళు గుడి వద్దే వెయిట్ చేస్తా అన్నారండి ఎదురు చూస్తాను అన్నారు మీ డ్రైవరిని పంపిస్తే ట్యాక్సీ డ్రైవరిని పంపిస్తే నేను ఇక్కడ నుండి చెప్తానండి ఎవరూ ఏంటి అనేది మీరు పంపిస్తే నేను అవన్నీ వివరంగా చెప్తాను వారు గుడి బయటే ఉంటారండి వారి ఫోన్ నెంబర్లు మీకిస్తాను అండి ఓకే నండి ధర కొంచెం తగ్గిస్తారా అండి సరేనండి సరేనండి మీ ధరకే సరే నేను అంగీకరిస్తానండి సరే మీరు కొంచెం కొంచెం త్వరగా అందించగలరు ఏ టైంకి వస్తారో కొంచెం చెప్పండి నేను మా తల్లి తండ్రులకు సమాచారాన్ని అందచేయాలి సరే నండి ఉంటానండి ధన్యవాదాలు